నమస్తే మే విజేతా సూపర్ మార్కెట్ ఏమేమి విధంగా సహాయపడగలము చెప్పండి మేడమ్ ఏమేమి కావాలో డోర్ డెలివరీ సౌకర్యం ఉంది మేడమ్ తెస్తాము మీరు సరుకులు చెప్పండి నేను రాసుకుంటాను చెప్పండి మేడమ్ బియ్యం ఇరవై ఐదు కేజీలు కందిపప్పు రెండు కేజీలు మినప్పప్పు ఒక కేజీ ఇడ్లి రవ్వ కేజీ ఉప్మా రవ్వ కే అర కేజీ ఇంకేమన్నా గోధుమ పిండి మూడు కేజీలు క్లో క్లోజప్ ఎన్ని క్లోజప్ పేస్ట్ ఎంతటిది కావాలండి అంటే రేటుంటది కదండి మా కొట్లో అదే మా మార్కెట్ సరే అండి క్లోజప్ పేస్ట్ వంద రూపాయలది ఎన్ని కావాలండి సంతూర్ సోప్సు నాలుగు సంతూర్ సోప్సు కంఫర్ట్ లిక్విడ్ బాటిల్ కావాలా అండి పెద్ద బాటిల్ సరే అండి హండ్రెడ్ ఎమ్ఎల్ కంఫర్ట్ బాటిల్ అన్నీ ఒక్కొక్క ప్యాకెట్ వెయ్యమంటారా అండి సరే అండి ఇంకేమన్నా కావాలా మేడమ్ జీలకర్ర పావు కేజీ గసగసాలు పావు కేజీ సన్ఫ్లవర్ ఆయిల్ మూడు ప్యాకెట్లా సరే ఇంకేమన్నా కావలా మేడమ్ సర్ఫెక్సెల్ సోప్స్ ఎన్ని సోప్స్ ఇమ్మంటారండి సర్ఫెక్సెల్ సోప్స్ మూడు సర్ఫ్ ప్యాకెట్ టైడల్ సర్ఫ్ ప్యాకెట్ ఎంతటిది ఇమ్మంటారు అంటే పావు కేజీ అర కేజీ అలా ప్యాకెట్లు ఇవ్వమంటారా అర కేజీ టైడు సర్ఫ్ ప్యాకెట్టు

ఒక గంటలో డెలివరీ చేసేస్తామండీ మేం డెలివరీ చేస్తాం కదండీ మేము డెలివరీ చేసినా వ్యక్తికే మీరు బిల్ మేము బిల్ పంపిస్తాము ఆ బిల్ తీసుకొని మీరు పే చేసేస్తే సరిపోతుందండి సరే అండి థ్యాంక్ యూ మేడమ్